నేను తెలుగు భాషను మా ఉపాధ్యాయుడు నాకు మా పాఠశాలలో నేర్పించడం జరిగింది నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు మా తెలుగు ఉపాధ్యాయుడు మంచిగా తెలుగు పాఠాలు అర్ధం అయ్యేలాగా చెప్పేవాడు క్లాస్ రూమ్ లో ఉన్నవాళ్లు అందరూ తెలుగు మాటలు సార్ చెప్పడం వళ్ళ విని నేర్చుకొని మేము కూడా తెలుగు అనర్గళంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంది మాకు తెలుగు ఉపాధ్యాయుడు మంచిగా పుస్తకంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు వ్యతిరేఖ పదాలు వాటి తాత్పర్యాలు వివరణ పద్యం చదివినప్పుడు దాని వివరణ నాకు మంచిగా అర్ధమయ్యేలాగా చెప్పేవాడు ఉదాహరణలు ముఖ్యంశాలు ఇలా చాలా తెలుగు బాషా పట్ల మేము చాలా ఎక్కువగా ఇంట్రెస్టుగా చూపించి మంచిగా చదువుకొనే వాళ్ళం మా తెలుగు ఉపాధ్యాయుడు మంచిగా పద్యాలు పాడుతూ దాన్ని అర్ధం అయ్యేలాగా మళ్ళీ దాన్ని మాకు వివరిస్తూ మంచిగా చెప్పేవాడు దాని వళ్ళ మాకు ఎక్కువగా తెలుగు భాషపై ఇష్టం పెరిగి మేము తెలుగు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడ్డాము నేను తెలుగు భాషలో నాకున్న అనుభవం ఏమిటి అంటే నేను నాకు స్కూల్లో సార్ చెప్పినట్టుగా మంచిగా తెలుగు పాఠాలు నేర్చుకొని పాఠం మొత్తం అనర్గళంగా చదవడం పద్యాలు చదివినప్పుడు వాటిలోని తాత్పర్యం తెలుసుకోవడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి సార్ చెప్పిన విధంగా మంచిగా అర్ధం చేసుకొని తెలుగును ఎక్కువగా పదే పదే చదవడం పద్యాలను వాటి తాత్పర్యాలను తెలుసుకునే వాళ్ళము మాకు తెలుగు ఉపాధ్యాయుడు మంచిగా ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి వేరే ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు వాడకుండా పూర్తి తెలుగులో మాకు పద్యాలు చదివి మంచిగా వివరించేవాడు దాని వళ్ళ మాకు మంచిగా అర్ధం అయ్యేది మాకు తెలుగు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి తెలుగు భాషను మేము ఎప్పుడూ మర్చిపోకుండా ఇప్పటి వరకు కూడా మేము తెలుగు భాషను మంచిగా అనర్గళంగా మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం అదే మా తెలుగు ఉపాధ్యాయుడు మంచిగా మాకు తెలుగు పాఠాలు చెప్పడం వళ్ళ మేము ఇప్పటికీ కూడా తెలుగు భాషను గౌరవిస్తూ మంచిగా మాట్లాడుతూ ఉన్నాము